సబ్ డివిజన్ మరియు బ్లాక్ స్థాయిలో ప్రభుత్వ శాఖలు ప్రజలకు సేవలను అందించే ముఖ్యమైన స్థానాలుగా పనిచేస్తాయి సబ్ డివిజన్ స్థాయిలో ఇది సాధారణంగా జిల్లా స్థాయికి లోపల ఉండి ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక ప్రభుత్వ కార్యక్రమాలను ని నిర్వహిస్తు ఉంటాయి తర్వాత ప్రజల సంక్షేమం కోసం అవసరమైన మార్గా ని నిర్దేశాలను కల్పిస్తు ఉంటాయి ఇది గ్రామాలు పట్టణాలు పంచాయతీలు ఇతర ప్రాంతాలలో అనేక సేవలను అందిస్తు ఉంటాయి బ్లాక్ స్థాయిలో ఇదే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వ సేవలను సమీపంగా అందించే స్థాయి ఆరోగ్య సేవలు మరియు విద్యా రోడ్లు నిర్మాణాలు సంక్షేమ పథకాలు నిత్యవసర సరుకులు పంపిణీ పంపిణీ పథకాలు వంటివి ఇక్కడ నిర్వహిస్తు ఉంటాయి ఈ విధంగా సబ్ డివిజన్ మరియు బ్లాక్ స్థాయిలో పనులు పనులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులుగా మరియు సేవలు వేగవంతంగా చేస్తు ఉంటారు టెక్నాలజీ వినియోగం డిజిటలైజేషన్ ఆన్లైన్ సేవల ద్వారా వీటి వీటి అమలు మరింతగా సామర్థ్యంగా మరియు వేగంలో వేగంలోకి వేగంలో జరుగుతుంది ప్రజలు దీనికోసం సేవలు మరింత సులభంగా త్వరగా అందుబాటులోకి అందుబాటులో ప్రభుత్వ వేగవంతంగా చేసుకుంటు ఉంది అయినప్పటికి కొన్ని ప్రాంతాలలో ఇంకా సాంకేతికత వ్యవస్థల పెరుగుదల లేకుండా కొంత గమనించి లేదా ప్రగతి అవసరంగా ఉంటుంది